సాంకేతికత మనం నేర్చుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి ఎంతమంది వర్చుయల్ క్లాసులకి మొన్న కరోనా వచ్చినప్పుడు వర్చుయల్ క్లాసులకి అయితే ఫోన్ ద్వారా అందరికీ చదవడానికి అది ఆరోజు ప్రాథమికంగా మెయిన్ సబ్జెక్టుగా అయితే ప్రభు ఇది మనకి సాంకేతిక ఉపయోగపడింది అంతే కాకుండా మనకి కొంతమంది పాఠాలు అర్థం కాలేదన్నప్పుడు క్లాస్లో చెప్పినవి అర్థం కాలేనప్పుడు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ అనేది సాంకేతికత వల్ల మాత్రమే మనకు ఇక్కడ పని చేస్తుంది అట్టి విధంగా మన సాంకేతికత అందరికీ చదువుకోడానికి ఒక ప్రాథమిక సబ్జెక్టుగా ఉండాలని నేను నమ్ముతున్నాను